నమస్కారమండి నా ఆర్డర్ నెంబర్ రెండు వందల పదహారు నేను మీ రెస్టారెంట్లో నుంచి చికెన్ దమ్ బిర్యాని మరియు ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను అయితే ఏమైందని నా ఆర్డర్తో నేను నేను నిరాశకు గురయ్యాను దేనికి అని అంటే ఆహారం తాజాగా లేదు నూనె ఎక్కువ ఉంది రుచిగా లేదు పైగ ఒక వస్తువు అయితే పూర్తిగా దాంట్లో లేనేలేదు తక్షణ డెలివరీ నేనైతే అభినందిస్తాను కానీ నాకు మీరు రెస్టారెంట్ నుంచి వచ్చిన ఆర్డర్ అయితే అంత నచ్చలేదు కాబట్టి నేను మళ్ళీ రిటర్న్ పెట్టేవ పెట్టేయాలి నా డబ్బులు నాకు బ్యా రిటర్న్ రావాలి అదే నా డబ్బులు నాకు వచ్చేయాలి అని చెప్పి నేను మీకు ఫోన్ చేశాను ఇప్పుడు నేను ఆ ఆర్డర్ని రిటర్న్ పెట్టడానికి ఎలాగో మీరు నాకు చెప్తే నేను దాన్ని రిటర్న్ పెట్టేసి నా డబ్బులు నేను తీసుకుంటాను ఈన్ నాకు మీ మీ ఆహారంలో మీరు పంపించిన ఆర్డర్లు నాకైతే నిజం చెప్తున్నాను నాకేం నచ్చలేదు చాలా అంటే చాలా నూనెతో కూ కూడి ఉన్నది డెలివరీ అయితే ఫాస్ట్గానే వచ్చింది కానీ ఆహారంలో నాణ్యత లేదు